న్యూస్ పేపర్ అంటే ప్రాముఖ్యంగా ప్రింటర్ ఫార్మాట్లో రోజు వారీ వార్తలు వార్తలు తాజా సమాచారాలు లేఖలు విశేషణాలు వార్తా పత్రికలు పత్ర పత్రికలు పత్రా పత్రికాలు వార్తా పత్రికాలు వార్తా పత్రికలు వార్తా పత్రికాలు ఇంకా చాలా ఉంటాయి అంటే న్యూస్ పేపర్ అంటే ఏంటంటే మనకు డే టు డే లైఫ్లో ఏమేమి జరుగుతుంది అనేది న్యూస్లో వేస్తుండంటే ఈరోజు ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రేపు మనకు న్యూస్ పేపర్లో రావడం లైక్ పె ఊళ్ళల్లో జరిగే ఇన్సిడెన్సు సిటీ ఎక్కడన్నా కానీ బిజినెస్సు ఎలాంటిదైనా సరే మనకు ఏమి తెలియని వాళ్ళు న్యూస్ పేపర్లో చదివితే మనకు ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ఇండియా లేదంటే స్టేట్ లేదంటే డిస్టిక్ దీనికి సంబంధించింది మనకి న్యూస్ పేపర్లో ఉంటుంది నెక్స్ట్ మ్యాగజైన్సు మ్యాగజైన్స్ అంటే ఏంటిదంటే మ్యాగజైన్స్ అంటే మనకు స్టోరీస్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళు ఫేమస్ అయినవాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ మ్యాగజైన్స్లో ఇస్తూ ఉంటారు ఎట్లా అంటే వాళ్ళ హిస్టరీ వాళ్ళ బయోగ్రఫీ మ్యాగజైన్స్ అంటే పీరియోడిక్ పబ్లికేషన్సు ఇంకా వాటిని ప్రింటర్ ఫార్మాట్లో చూపి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టిపికల్లీ ఈ వీక్లీ మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ ఎక్సెట్రా మెయిన్గా మ్యాగజైన్స్ మనకు వచ్చేవి సండే మ్యాగజైన్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ ఇంకా పబ్లిక్ చేస్తారు మ్యాగజైన్సులో వెరైటీ ఆఫ్ కంటెంట్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఆర్టికల్స్ స్టోరీస్ స్టోరీస్ ఇంకా ఫోటోస్ ఇల్యుస్ట్రేషన్స్ వార్తా వార్తలు లేఖలు వార్తలు ఇంకా సినిమా గురించి సంగీతాల గురించి చిత్రము సౌందర్యము ఆరోగ్యం ఇంకా రాజకీలాలు కృతీక్షణం పర్యావరణ పర్యావరం ఆరోగ్యం గురించి ఇంకా ఇలాంటి విద్య గురించి శిల్పం గురించి ధర్మం ఇంకా చాలా ఉంటాయి మనకు సాహిత్యం సత్యం శస్ శాస్త్రం సాంస్కృతి సాక్షి ఇంకా ఇలాంటివి మ్యాగజైన్స్లో మనకు చాలా జరుగుతుంటాయ్ ఇంకా మనకు నెక్స్ట్ ఏవీ మీడియా ఏవీ మీడియా అంటే ఏందంటే మనకు ఏవీ మీడియా అంటే ఆడియో విజువల్ మీడియాని మనం చాలామంది చూస్తుంటారు ఇంకా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అంటే ఏందంటే న్యూస్ పేపర్స్ మ్యాగజైన్సు మెయిన్గా మనకు న్యూస్ పేపర్స్ని మ్యాగజైన్స్ని చాలామంది నమ్ముతారు ఇంకా మెయిన్గా నమ్మేవాళ్ళు ఎవరంటే లైక్ విజువల్ ఇంప్యాక్ట్ అంటే ఏవీ మీడియాలో ఆ విజువల్స్ చాలా ఉంటాయి ఆ విజువల్స్ని చూస్తూ ఆడియన్స్కి న్యూస్ చాలా వివిధంగా ఇంకా న్యూస్ ఛానల్స్లో ఎందుకంటే న్యూస్ ఛానల్స్లో మనకు న్యూస్ ఛానల్స్తో పాటు ఫోటో ప్లస్ మ్యాటర్ అన్నీ ఉంటాయి చాలా సమాజం తర్వాత వస్తుంది ఇంకా ఇన్స్టాంట్ అప్డేట్స్ అండ్ టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో న్యూస్ ఇన్స్టాంట్గా వస్తుంది ప్రతీ మినిట్కి అప్డేట్స్ వస్తాయి అదే న్యూస్ పేపర్ అయితే ఈరోజు జరిగింది రేపొస్తుంది కాక్ కానీ న్యూస్ ఛానల్స్ని ఎక్కువ ఎందుకు నమ్ముతారంటే మెయిన్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తుంటారు కాబట్టి ప్రాముఖ్య న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ అని అప్డేట్స్ అని రోజు రోజు మినిట్ టు మినిట్ మనకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి నాకు తెలిసి న్యూస్ పేపర్స్ని న్యూస్ ఛానల్స్ని నేను ఎక్కువ నమ్ముతా లైక్ ఏవీ మీడియా అంటే ఆడియో విజువల్ మీడియా అంటే ఆడియో ఉంటుంది ప్లస్ వీడియో ఉంటుంది నెక్స్ట్ ఈజీ యాక్సెసబిలిటీ అంటే ఎట్లా అంటే టీవీ ఛానల్స్లో సోషల్ మీడియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం లైక్ మనకు వేటు న్యూస్ ఇంకా చాలా మనకు యాప్స్ ద్వారా కూడా వస్తున్నాయి